హలో రెస్టారెంటా అండీ నా పేరు రోహన్ నేను ఇందాక మీ హోటల్లో ఆర్డర్ ఇచ్చాను పది దమ్ బిర్యానీ పది మటన్ బిర్యానీ అయిదు ప్రాన్స్ బిర్యానీ అవునండీ అయితే ఇప్పుడు అనుకోకుండా రావాల్సిన వాళ్ళు రాలేదు ఇంక అందుకే ఆర్డర్ కొంచం కాన్సల్ చేద్దాం అనుకుంటున్నా అయిదు మటన్ బిర్యానీ అయిదు దమ్ బిర్యానీ కాన్సల్ చేసేసి మిగతా ఈ పదిహేను పార్సెల్స్ కూడా నాకు అందించగలరా అవునండీ అయిదు మటన్ బిర్యానీ అయిదు ప్రాన్స్ బిర్యానీ కూడా కాన్సల్ చేసేయాలి అవునండీ కాన్సల్ చేసేసిన తర్వాత మిగతా అయిదు ప్రాన్స్ అయిదు మటన్ అయిదు దమ్ బిర్యానీ ఈ పదిహేను కూడా నాకు త్వరగా నాకు ఆర్డర్ పంపించండి అవునండీ ఓకే వై జంక్షన్ దగ్గర ఉంటున్నాము అక్కడికి వచ్చి కాల్ చేస్తే మేము రోడ్ మీదకి వస్తాము ఆర్డర్ తీసుకుంటాము ఓకే థ్యాంక్ యూ